నేను ఆన్లైన్లో కార్తిక్ హాస్పిటల్ కోసం సర్చ్ చేశాను దాని అడ్రెస్ నేను ఉన్న ప్లేస్ నుండి గూగుల్ మ్యాప్ ద్వారా తీసుకుంటే అది నేనున్న ప్లేస్ నుండి మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఫస్ట్ నేను ఉన్న ప్లేస్ నుండి ఒక కిలోమీటర్ స్ట్రయిట్గా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుని హాఫ్ కిలోమీటర్ స్ట్రయిట్గా వెళ్ళిన తర్వాత యూ టర్న్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళి స్ట్రయిట్ అండ్ లెఫ్ట్ తీసుకుంటే కార్తీకా హాస్పిటల్ అడ్రస్ వస్తుంది